నమస్తే అండి నేను ఒక మొబైల్ ఫోన్ తీసుకుందామనుకుంటున్నానండి పదిహేనువేలు లోపు తీసుకుందామనుకుంటున్నానండి అవునండి చూపియ్యండి మోడల్ కొత్తగా మోడల్సు ఫైవ్ జీ ఫోన్స్ వచ్చినయి కదండి టూ త్రీ మోడల్స్ చూపించండి వాటిలో నేను నాకు నచ్చినవి తీసుకుంటాను నాకేనండి ఎక్కువేం యూజ్ చేయమండి తక్కువే జస్ట్ మాములుగా ఫోన్ కాల్స్కి వాట్స్అప్కి యూట్యూబ్కిన అండి ఓ ఓకేనండి ఎంత పడుతుందండి ఫోర్టీన్ నైంటీనేనండీ ఓకేనండి డిస్కౌంట్లు ఏమి లేవా అండి సరే అండి ఇంకా చూపియండి ఓకేనండి ఓకేనండి ఓకే ఓకేనండి తగ్గుతుందండీ అంటే పదమూడువేలు పడుతుందా ఓకేనండి సరేనండి అది ఎంతండి ఓకేనండి ఇదేంతండి ఒప్పో ర్యాం ఎంతండి ఫోర్ సిక్స్టీ ఫోర్ అండి వేరే కలర్స్ ఏమైనా ఉన్నాయండి బ్లాకేనా బ్లూలో ఉందండి ఇది తీసుకుంటానండి అయితే మనకి ఇఎంఐ ఆప్షన్ ఉందండి అప్పుడు మనం అదెలా పడుతుందదండి ఎలా కట్టుకోవాలండి త్రీ మంత్స్ అయితే ఎలా అవుతుందండి సిక్స్ మంత్స్ అయితే ఎలా అవుతుందండి ఓకేనండి ఓకేనండి ఇంకా ఈ మొబైల్ పదమూడు వేలు కదండి మొత్తం ఇఎంఐ కట్టక ఎంత పడుతుందండి లాస్ట్కి మనం ఎక్స్ట్రాగా థౌజండ్ అండి వద్దులెండి నేను ఒకేసారి క్యాష్ ఇచ్చేస్తాను ఇది నాకు మంచి ప్యాక్ చేసి ఇచ్చేయండి సరేనండి ఓకేనండి